నాకు అల్లు అర్జున్ మరియు అనుపమ పరమేశ్వరన్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి వాళ్ళే నాకు ఫేవరెట్ హీరో హీరోయిన్ అని అనుకుంటాను ఎందుకంటే అల్లు అర్జున్ చేసే ప్రతి మూవీలో ఒక కామెడీ ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది ఫ్యామిలీ డ్రామా ఉంటుంది యాక్షన్ ఉంటుంది అండ్ చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ స్టైల్స్ అంటే నాకు చాలా ఇష్టం అదే ఫాలో అవుతు వస్తుంటాను అండ్ మా అన్నకు కూడా అల్లు అర్జున్ లాంటి లైక్ అలాంటి షర్ట్స్ యే వేయడం అంటే నాకు చాలా ఇష్టం మా అన్నకు కూడా అదే చెప్తాను అల్లు అర్జున్లాగా స్టైల్గా ఉండా ఉండు అని చెప్పి అండ్ అనుపమ పరమేశ్వరన్ని కలవాలని చాలా ఆశ ఉంటుంది కానీ కొన్ని కొన్ని సార్లు కలవలేకపోతాం కొన్నిసార్లు ఏంటి అసలు మొత్తమే కలవలేం కానీ ఏదో రాసిపెట్టి ఉండాలి కలవాలి అంటే అనుపమ పరమేశ్వరన్ కూడా బహుశా చాలా బాగా యాక్ట్ చేస్తుంది తన యాక్షన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఎలా అంటే తను చేసే ప్రతి సీన్ అందరికి అర్థం అయ్యేలాగా ఎవ్రీ సిట్యుయేషన్ ఆ కన్వీనియంట్గా చేసుకుని ఎవరు ఎవరు ఒక పాయింట్ పాయింట్ చేయకుండా తనని తను చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది ఎలా అంటే లైక్ నాకు అల్లు అర్జున్ అనుపమ పరమేశ్వరన్ మళ్ళీ ఒక మూవీ తీస్తే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే ఫేవరెట్ హీరో హీరోయిన్ ఒకే మూవీలో ఉంటే అది ఎంజాయ్ వేరు అసలు వాళ్ళు ఇద్దరు కలిసి ఒక మూవీ చేస్తే అది మనం చూస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది మన ఫేవరెట్ హీరో హీరోయిన్ కలిసి ఒక మూవీ చేసినప్పుడు మనం చూస్తే అది వేరే లెవెల్ హ్యాపీనెస్ ఉంటుంది అది మన ఫేవరెట్ హీరో షో అయినా మన ఫేవరెట్ హీరోయిన్ షో అయినా కానీ మనం ఎంత ఆనందంగా చూస్తామో అట్లాగే మన ఫేవరెట్ హీరో హీరోయిన్ కలిసి ఒక మూవీ చేస్తే అది ఇంకా బాగుంటుంది లైఫ్లో వాళ్ళని ఒక్కసారైనా కలుస్తానో కలవనో తెలియదు బట్ వాళ్ళని కలిస్తే మాత్రం వాళ్ళ వాళ్ళతో ఒక సెల్ఫీ ఆర్ వాళ్ళతో ఒక చి వాళ్ళు చూసే సినిమాలు ఒక చిన్న యాక్టింగ్ అలాంటిది ఏమైనా చేస్తే బాగుంటుంది నేను చిన్నప్పుడు ఒక సీరియల్లో చేశాను బట్ అల్లు అర్జున్తో కాకున్నా కానీ అనుపమ పరమేశ్వరన్తో ఒక చిన్న సీన్ లైక్ ఒక చెల్లిలాగా కావచ్చు సంథింగ్ ఫ్రెండ్లాగా కావచ్చు ఎలా అయినా కానీ ఒక చిన్న సీన్ ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఫేవరెట్ హీరోయిన్ కదా ఒక మెమొరబుల్గా ఉంటుంది ఎవరితో అవసరం లేదు ఇక అలాగే ఫేవరెట్ హీరో హీరోయిన్ కలిసి ఒక మూవీ తీస్తుంటే ఎంత బాగుంటుందో చూడాలని చాలా ఆశ ఉంటుంది కానీ ఏం చేస్తాం చూడలేకపోతున్నాం బట్ వి నో దట్ మేము కలవలేం అని చెప్పి కానీ లైఫ్లో ఒక్కసారైనా కలవాలని ఆశ ఉంటుంది వాళ్ళని ఎలాగోలా కలవాలి కానీ మ్యాక్స్ ట్రై చేస్తున్నాను కానీ కలిసే తీరుతాను ఎలాగైనా కలుస్తాను లైఫ్లో ఒక్కసారైనా కలుస్తాను ఎందుకంటే అల్లు అర్జున్ అంటే చాలా అంటే చాలా ఇష్టం మూవీస్లో చూసే ఆ స్టైల్ మెయింటైన్ చేయడం చేయమని మా అన్నయ్యకి చెప్తాను అండ్ అదే రియల్ లైఫ్లో చూస్తే ఎంత బాగుంటుందో అల్లు అర్జున్తో కలిసి కొంచెం మాట్లాడితే సార్ మీకు మీకు నేను ఒక బిగ్ ఫ్యాన్ అని చెప్పుకోవాలి అనిపిస్తుంది బట్ కలవాలనే ఆశ చాలా ఉంది అండ్ అనుపమ పరమేశ్వరన్ నెక్స్ట్ మూవీస్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను ఏం మూవీస్ వస్తుందో తెలియదు అండ్ ఒక్కసారి అనుపమ పరమేశ్వరన్ని ఒక్కసారైనా లైఫ్లో ఒక్కసారి కలిస్తే బాగుంటుంది మా మా అనుపమ పరమేశ్వరన్తో మ్యామ్ మీకు నేను పెద్ద బిగ్ ఫ్యాన్ అని చెప్పి మాట్లాడితే ఆ మ్యాడమ్ ఎంత ఆ రియాక్షన్ బట్టి మనం ఎంత హ్యాపీ అవుతామో కానీ లైఫ్లో ఒక్కసారైనా అనుపమ పరమేశ్వరన్ని అండ్ అల్లు అర్జున్ని ఎలాగైనా కలవాలి అల్లు అర్జున్ డ్యాన్సెస్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి ఆ డ్యాన్సెస్ మనం బీట్ చేయలేం కూడా యాక్చువల్గా నేను కూడా లైక్ నేను కూడా డ్యాన్స్ చేస్తాను అల్లు అర్జున్ సాంగ్స్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను అండ్ అనుపమ పరమేశ్వరన్ అంటే అసలు చాలా అంటే చాలా చాలా ఇష్టం అనుపమ పరమేశ్వరన్ తర్వాత నాకు పూజా హెగ్డే అంటే ఇష్టం ఎందుకంటే ఇద్దరు హీరోయిన్ నాకు హీరోస్ అయినా హీరోయిన్స్ అయినా దేంట్లో అయినా నాకు టూ టూ మెంబర్స్ ఉంటారు అలా హీరోస్ అయితే అల్లు అర్జున్ అండ్ రామ్ ఉన్నారు అండ్ హీరోయిన్స్ అయితే అనుపమ పరమేశ్వరన్ అండ్ పూజా హెగ్డే ఉన్నారు పూజా హెగ్డే అంటే సెకండ్ ఇష్టమైన హీరో కాబట్టి అంత ఏం ఉండదు బట్ అనుపమ పరమేశ్వరన్ అయితే కలవాలని అయితే చాలా అంటే చాలా చాలా ఉంటుంది ఎలా అయినా అనుపమ పరమేశ్వరన్ని కలిసి తీరాలని కోరుకుంటున్నాను అది నెరవేరతదో నెరవేరదో కూడా తెలియదు బట్ కలిసే తీరాలి ఎలా అయినా ఇది ఇది వాళ్ళది చెప్పాలనుకుంటు మిమ్మల్ని కలి వాళ్ళని చూసే హ్యాపీ అయిపోతు అసలు చాలా మాట కొంచెం మాట్లాడితే ఇంక అదే సరిపోతుంది నాకు లైఫ్ టైం అదే సరిపోతుంది ఒక్కసారి వాళ్ళతో సెల్ఫీస్ దిగితే అదే చాలు ఇంక వాళ్ళతో ఇంకేం చెప్పదలుచుకోలేదు ఒక్క సెల్ఫీ అడగతలుచుకుంటున్నాను అంతే వాళ్ళనుంచి నేను కోరుకునేది జస్ట్ ఒక సెల్ఫీ అంతే అంతకుమించి ఏం కోరుకోలేను కూడా